అవును సార్ చెప్పండి ఏ బ్లాక్ సార్ ఏ ఫ్లోర్ సెకెండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ కానీ చెప్తారా ఒక్క నిమిషం సార్ సెకండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ నైన్టీన్ ఓకే సార్ ప్రాబ్లం ఏంటి సార్ అవునా సార్ ఓ ఓకే ఒక నిమిషం సార్ వైఫై ప్రాబ్లమ్ వాటర్ కూడా వైఫై ఎప్పడి నుంచి రావట్లేదు సార్ ఓకే ఓకే సార్ పంపిస్తాం సార్ ఓకే సార్ పంపిస్తాము ఇది కొంచెం డిలే అవుతుంది సార్ కొంచెం కొంచెం కొంచెం టైం తీసుకుంటుంది మేము

అది యాక్చువగా మేము చూసుకోలేదు తప్పు మాదే బట్ ఈ ప్లంబర్ మాత్రం టూ డేస్ బట్ వైఫై మాత్రం ఈ రోజు నైట్ కల్లా అయిపోతుంది సార్

అటు కార్నర్లో ఒకసారి వెళ్ళండి సార్ కార్నర్లో ఉంటాయి అది మేము యా అందులో వస్తాయి అందులో వాటర్ అండ్ బల్బ అన్నీ బానే ఉన్నాయ్ సార్ బల్బకి ఈ రోజు ఈవినింగ్ వాళ్ళు ఆ గీజర్ కూడా వస్తుందండి వైఫై ఈరోజు ఈవినింగ్ వరకు సెట్ అయిపోతుంది సార్ మీరేం వర్రీ అవాల్సిన అవసరం లేదు ఆ ప్లంబర్ మాత్రమే కొంచెం డిలే చేస్తునాడు బట్ అయిపోతుంది ఓ ఓకే ఓకే ఓకే సార్ నోట్ చేసుకున్నాం సార్ రూమ్ నెంబర్ అండ్ ఫ్లోర్ నోట్ చేసుకున్నాము అంటే కొంచెం చాలా మంది కాల్ చేస్తున్నారు సార్ క్లీనింగ్ ఇప్పుడు వస్తారు సార్ ఇప్పుడు క్లీన్ చేయడానికి వస్తారు కొంచెం చాలామంది కాల్ చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది సార్ అంతే బట్ కొంచెం అర్థం చేసుకోండి అంతే ఇంకేమైనా ప్రోబ్లెంస్ ఉన్నాయా సార్ అంతేనా ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్యూ